అన్నా మేము ఆర్డర్ చేసిన వాటిలో కొన్ని రాలేదన్నా మేము కరెక్ట్గానే ఆర్డర్ చేశామన్నా ఇమాన్ రోటీ పన్నీర్ కుర్మ నెక్స్ట్ వచ్చి వెనిలా ఐస్క్రీమ్ డ్రై ఫ్రూట్స్ మిక్సడ్ డ్రై ఫ్రూట్స్ అన్నా ఇవి రాలేదన్నా ఆ రెస్టారెంట్ మేనేజర్ని కలవాలా అన్నా అంటే మేము కరెక్ట్గానే ఆర్డర్ చేశామన్నా ఎందుకన్నా మీరు డెలివరీలో సరిగ్గా చెయ్యలేదు డెలివరీ బాయ్తో అంటే మీరే కదా డెలివరీ బాయ్ మీరు అన్ని చెక్ చేసుకుని తీసుకురావాలి కదా అన్నా మేము ఆర్డర్ చేసిన తరువాత మీరు ఒక్కసారి లిస్టు చూసుకోవాలి కదా అన్నా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి కొన్ని ఐటమ్స్ లేవు కదన్నా మేము ఆర్డర్ చేసిన వాటిలో చెక్ చేసుకోవాలి కదా మేము ఫోన్పేలో మొత్తం అమౌంట్ అయితే తిరిగి చెల్లించాము మరి మీరెందుకు ఇలా చేశారన్నా మా ఐటమ్స్ మాకు కరెక్ట్గా రాలేదు కదా మీరు ఒక్కసారి చెక్ చేసుకోవాలి కదా మేమైతే అమౌంట్ మీకు ముందుగానే ఫోన్పేలో చేశాము కదా సరే మరి తీసుకుని వస్తారా అన్నా మీ క్యాటరింగు నెక్స్ట్ మీ మీ మీరు సప్లై చేసేది బాగుంటుందనే మేము ఆర్డర్ చేశాము మీరేమో ఇలా మిస్టేక్ చేశారు చూసుకోవాలి కదన్నా మీ డెలివరీలో అదే మీ మేనేజర్ని కలవండి ఒకసారి అడగండి మేమైతే మెను పెట్టాము ఫోన్పే ద్వారా ముందే కూడా మేము ఫోన్పే చేశామన్నా మాకు మేము పెట్టిన ఆర్డర్ ఇంకా కొన్ని రాలేదు మిస్ అయ్యాయి సరే సరే అన్నా థ్యాంక్స్ అన్నా